హలో సార్ నమస్తే సార్ మేము బై బైక్ రెంటల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను మా నుంచి మీకు ఏం ఏం సహయం కావాలి ఓకే సార్ చెప్పండి సార్ మేము బైక్ రెంటల్ ఇస్తాం సార్ మాకు రోజుకి ఒక్క బైక్ రోజుకి ఐదు వందలు ఛార్జ్ చేస్తాం సార్ మరి మీకు ఓకేనా ఎప్పుడు ఎప్పుడు మా కాడ అవైలబుల్గా ఉంటాయండి ప్రూఫ్స్ అంటే మీ ఆధార్ కార్డు వోటర్ ఐడి ఇలాంటి ప్రూఫ్స్ కావాలండి ఎందుకంటే మాకు కూడా గ్యారంటీ కావాలి కదా మీరు ఖచ్చితంగా మళ్ళీ మా బైక్ తెచ్చి ఇస్తారని ఆ లైసెన్స్ అనేది ఖచ్చితంగా అండి సార్ మాకు జిరక్స్ అయితే సరిపోతాయి సార్ ప్రూఫ్ మటుకు కావాలి మీరు ఎప్పుడొచ్చినా బైక్స్ అవైలబుల్గా ఉంటాయండి మీరు వచ్చే ముందు మంది ఎంత మందో చెప్తే మేము బైక్స్ అవైలబుల్గా ఉంటాం బైక్స్ అవైలబుల్గా ఉంచుతాం సార్ ప్రాసెస్ ఏం లేదు సార్ వచ్చి మీరు ప్రూఫ్స్ ఇచ్చి బండి తాళ్ళాలు తీసుకెళ్ళడమే ఓకే సార్ ఖచ్చతంగా మేము అవైలబుల్గా ఉంటాం సార్ ఓకే సార్ థాంక్యూ